జానపద గీతాలు అనేవి మా పల్లెటూర్లో పాడేవారు ఇప్పటికి ఆ పాటలు పాడుతున్నారు రాములవారి ఉత్సవాలప్పుడు వరినాట్లు వేసేటప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు గొబ్బిల వాళాయించేటప్పుడు ఈ జానపద గీతాలు చక్కగా రాగయుక్తంగా పాడతారు ఈ పాటలు వినటకు మేము అందరము మా పనులు మానుకొని వెళ్ళి వినేేవాళ్ళము ఎక్కువగా వరినాట్లు వేసేటప్పుడు ఒకరు పాడితే రాగాన్ని అందరు పాడుతారు పాడుతు వరినాటడం జరుగును అలాగే పచ్చి పైరు వేసేటప్పుడు ఆడవారు పాడేవారు పొగాకును కట్టలు కట్టేటప్పుడు ఈ జానపద గీతాలను మగవారు కూడా పాడేవారు